నేను క్రైస్తత్వమును క్రైస్తవుడిని కానీ సమాజ సేవ సేవ కోసం చేస్తూ ఉంటాను ఆ తర్వాత నేను దేవుని సేవ చేస్తూ అలాగనే ఎవరికైనా సరే సమాజ సేవ చేస్తూ ఆ క్రైస్తవ మతం మంచిదని దేవుని బోధించి తర్వాత ఆ దేవుళ్ళకి మందిని చేర్చుకుంటూ వాళ్ళకి సేవ చేస్తూ చెప్తూ ఉన్నాము సేవ చేస్తూ ఉన్నాము